నేను నా ఎన్పిఎస్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాను దరఖాస్తు చేసిన తరువాత ఏమీ వినలేదు నేను అధికార వెబ్సైట్ ద్వారా ఎన్పిఎస్ మద్దతు బృందానికి సందేశం పంపుతున్నట్లు నటిస్తున్నాను నా పిఎన్ఆర్ మరియు ఆధార్లోని చివరి నాలుగు అంకెలు ఆరు ఒకటి రెండు ఎనిమిది పేర్కొంటూ నా ఎన్పిఎస్ ఖాతా సిటీపై నవీకరణ కోసం నా అభ్యర్థనను స్పష్టంగా తెలియజేయండి దీన్ నేను ఎన్పిఎస్ ఖాతా కోసం దరఖాస్తు చేశాను కానీ ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు నా పిఆర్ఏఎన్ నంబర్ మరియు నా ఆధార్ చివరి నాలుగు అంకెలు ఆరు ఒకటి రెండు ఎనిమిది నా దరఖాస్తు స్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు నా దరఖాస్తు స్థితి తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను నేను ఎన్పీఎస్ ఖాతా తెరవడాకి దరఖాస్తు చేశాను కానీ నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు నా పిఆర్ఏఎన్ మరియు ఆధార వివరాలు పైన ఉన్నాయి నా దరఖాస్తు పరిస్థితిని తెలియజేయగలరా ఒకవేళ మీకు నా ఆధార్ దరఖాస్తు పరిస్థితి తెలిస్తే నాకు దయచేసి సహాయం చెయ్యండి నేను ఎన్పీఎస్ ఖాతా కోసం దరఖాస్తు చేసి చాలా రోజులైంది కానీ నాకు ఇంకా ఎలాంటి వివరం తెలియలేదు నా దరఖాస్తు ఏమైందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా పిఆర్ఏఎన్ మరియు ఆధార్ చివరి నాలుగు అంకెలు అవి ఆరు ఒకటి రెండు ఎనిమిది పైన ఉన్నాయి దయచేసి నాకు సహాయం చేస్తారని కోరుతున్నాను నాకు నా ఎన్పీఎస్ ఖాతా కోసం దరఖాస్తు చేశానని చాలా రోజులైంది కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు నా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేేశాను నా ఆధార్ చివరి నాలుగు అంకెలు ఆరు ఒకటి రెండు ఎనిమిది దయచేసి నాకు నా పిఆర్ఏఎన్ మరియు ఆధార్ చివరి నాలుగు అంకెలు ఉన్నాయి దయచేసి నాకు సహాయం చెయ్యండి